నేను ల్యాప్టాప్ కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా అది టచ్ స్క్రీన్ అయ్యేనా కాదా అని చూస్తాను అండ్ ర్యామ్ అండ్ రోమ్ స్పీడ్ ఇంకా విండోస్ అడ్వాన్స్డ్ వర్షన్లో చూస్తాను ఎందుకంటే అందులో అయితే మనకి ఖచ్చితంగా టూల్స్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టూల్స్ అన్నీ యూస్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ టూల్స్ అవన్నీ ముందున్న విండోస్ విండోస్ టెన్ విండోస్ లెవెన్లో ఇలాంటివి వీలు కావు అడ్వాన్స్డ్ దాంట్లో అయితేనే వీలయితే న్యూ వర్షన్ ల్యాప్టాప్స్ ప్రైజెస్ వచ్చేసి నేను ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అబోవే ఎందుకంటే టచ్ స్క్రీన్ కాబట్టి నేను అలానే చూస్తాను టచ్ ఏంటంటే మనకి ఈజీగా మూవవడానికి త్వరగా చేసుకోవడానుకి ఉంటుంది మనకి ఏదైనా పని ఉన్నా ఈ రెండు పరికరాలు ఇంక ఖచ్చితంగా చూస్తాను అండ్ ఇంకది ఎంత సన్నగా ఉందనే చూస్తాను అంటే చాలా వెయిట్గా ఉంటే అది మనకి వద్దు అనిపిస్తుంది అది ఎంత సన్నగా ఎంత తేలికగా పట్టుకోవడానికి ఉంటే అంత మంచిది అనుకుంటాను